నమస్కారమండి చెప్పండి అవునండి లేదండి లేదండి నైట్ షిఫ్ట్ ఇప్పటి ఇప్పుడు అంటే మళ్ళి మార్చాలంటే చాలా ఇదైపోయిద్ది ఇప్పుడైతే కుదరదండి ఈ నెలంతా చేయాల్సిందే నైట్ అవునండి అంటే ఇప్పటికిప్పుడు అన్ని మార్చాలంటే చాలా కష్టమండి ఒక పని చేయండి అయితే మీరు ఈ వారం వచ్చే వారం చెయ్యండి ఆపై వచ్చేవారం నుంచి మారుస్తాను మళ్ళీ ఇప్పటికిప్పుడు నేను పనోల్లని పెట్టాలంటే మళ్ళీ అంటే చాలా సమయమయ్యిద్ది కదా సరే అండి అయితే ఈ ఈ వారం చెయ్యండి వచ్చే వారం నుంచి పగలేస్తాను మీకు పర్లేదు ఎలా ఉంటుందంటే బాగానే ఏంటండి సరే అండి సరే సరే మీరు బాగా అంటే బాగానే చేస్తున్నారండి వర్క్ అయితే మరి పని బాగానే చేస్తున్నారు అలాగే కేటాయించాలని అనుకుంటున్నాను సరేనండి రేపొచ్చి కలవండి